ఆ రామ్మా

ఎందుకు వచ్చావు ట్రాన్స్ఫర్ సర్టిఫికేటా ఏం పేరు అమ్మ నీది పేరు ఏంటి మరీ ఈ టైంలో ట్రాన్స్ఫర్ ఏంటమ్మా నువ్వు ఇక్కడే ఉండవచ్చుగా మీ చుట్టాలు ఇంటి దగ్గర ఎక్కడైనా ఉండి చదువుకోవచ్చు కదా ఇంకో నాలుగు నెలలు అయిదు నెలల్లో మీకు ఎగ్జామ్స్ ఉంటుంటేను ఇప్పుడు ట్రాన్స్ఫర్ అడుగుతున్నావు ఇక్కడ ఎవరూ నీకు చుట్టాలు లేరా అవున్నమ్మా ఇప్పుడు వెళ్తే మరి నీ చదువు మీద ఆ భారం అనేది నీ చదువుకి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అది వచ్చే ఎగ్జామ్స్లో నీకు మంచి మార్క్స్ రాకపోతే మళ్ళీ ఆ ఇన్నాళ్ళు ఉన్నదంతా కష్ట పడింది అంతా వేస్టే కదా ఇప్పుడు మీ క్లాస్ టీచర్ ఎవరు సూర్య గారా లేకపోతే గౌస్ గారా గౌస్ గారా ఆయనతో చెప్పావా అమ్మా ఇలాగని అహ అప్లై చెయ్యమని చెప్పారంటే ఇంతకీ మీ పేరే మీ పేరెంట్స్ని తీసుకురావలసింది అమ్మ నువ్వు వాళ్ళతో మాట్లాడినా కొంచెం అర్దం ఉంటుంది నీకు చెప్పినా ఎక్కదు ఏ అంటే ఇప్పుడు నువ్వు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అడిగావు బాగానే ఉంది కాకపోతే అది ఇప్పుడు ఏటూ కాకుండా నీకు అక్కడికి వెళ్ళినా ఇప్పుడు వేరే కాలేజిలో నీకు అప్పటికి అప్పుడు జాయిన్ చేసుకోరు కదమ్మా ఇప్పుడు నువ్వు ఆ కా వాళ్ళు జాయిన్ చేసుకోవాలి అన్నా నువ్వు మళ్ళీ వాళ్ళకి డబల్ డబలు అడుగుతారు నిన్ను డబ్బులు కట్టమని నీకు అర్దం అవుతుందో లేదో ఏం చేస్తారు మీ ఫాదరు ఆ మరి ఆయనకి అంత చదువుకున్న ఆయనికి తెలీదా పిల్లా చుట్టాలు ఇంట్లో ఉంచాలని ఇక్కడ ఎవరూ లేరని అంటావా ఏ ఒక్కడు హాస్టల్లో ఉండలేను అంటావా ఏం ఇక్కడేం ఇక్కడేం తక్కువ అయ్యింది నువ్వు చెప్పు ఒకసారి బాగానే చెప్తున్నారు కదా సా మీకు వచ్చే సార్లు అందరూ సరేలే నువు ట్రాన్స్ఫర్ అడుగుతున్నావు నేను ఇవ్వ ఇవ్వనని ఏమి అనటంలేదు కాకపోతే నీ చదువు మీద అది కొంచెం ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అది మరి అంత అంతకు మించి ఏం కాదు కానీ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒకలా చెప్తారు అక్కడ ఒకలా చెప్తారు నువ్వు ఇక్కడ అలవాటు అయినదానికి అక్కడ మళ్ళీ కొంచెం అలవాటు అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది అక్కడ నువ్వు కొంచెం వెనక పడతావు ఇంక సరేలే నాకేం ఇవ్వడానికి ఇబ్బంది ఏం లేదుకానీ తీసుకునే ముందు మాత్రం మీ పేరెంట్స్ని ఒకసారి నన్ను కలవమని చెప్పు ఇప్పుడైతే నువ్వు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లోకి వెళ్ళీ ఆయన ఉంటారు సీతారామయ్య గారు ఆయన దగ్గర టీసీ అప్లై చెయ్యడానికి ఫారం అడుగు ఆ ఫారం మీద అన్నీ ఫిల్ అప్ చేసి అక్కడ లైబ్రరీ ఉంది కదా లైబ్రరీ దగ్గర ఆయన సంతకము అలాగే మీ క్లాస్ గౌస్ గారి సంతకము తీసుకుని నా దగ్గరకిరా ఆ ఇద్దరి సంతకాలు అయిన తర్వాత నా దగ్గరకిరా మరి టీసీ అనేది ఇప్పడికి ఇప్పుడు అంటే కాదు రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుంది ఇప్పుడు పెడితే కాబట్టి నువ్వు ఈరోజు ఆలస్యం లేకుండా ఆ లైబ్రరీ అయన దగ్గరది మీ క్లాస్ సార్ది పెట్టించుకొని వస్తే మిగతా నేను పెట్టి చెప్తాను ఆ సీతారామయ్య గారికి త్వరగా ఇవ్వమని తీసుకునేటప్పుడు మాత్రం మీ పేరే మీ ఫాదర్ మీ ఫాదర్ని ఒకసారి నన్ను కలవమని చెప్పు సరే వెళ్ళు క్లాస్కి వెళ్ళు క్లాస్ అయిన తరువాత అడ్మినిస్ట్రేషన్ బ్లాక్కి వెళ్ళీ ఆ ఫారం తీసుకో మర్చిపోకు